పాతకాలంలో కీప్యాడ్ ఫోన్స్ అనేటివి ఉండేటివి ఆ కీప్యాడ్ ఫోన్స్లో ఓన్లీ ఇన్కమింగ్ కాల్స్ అవుట్ గోయింగ్ కాల్స్ ఓన్లీ అండ్ సిగ్నల్స్ కూడా ఏం ఎక్కువుండవు ఎక్కువ రావు తక్కువస్తాయి ఎక్కడన్నా చెట్లు దగ్గరికి అక్కడా వెళ్ళాలి సిగ్నల్ కావాలంటే ఫోన్స్ ఇన్కమింగ్ కాల్స్ అంతే ఉంటాయి అంతగా ఏమీ ఇప్పుడు మన న్యూ ఫోన్స్లో వచ్చేసి సిగ్నల్స్ బాగా వస్తాయి యూట్యూబ్ ఛానల్స్ అంతా ఇన్స్టాగ్రామ్ అంతా సెవరల్ ఫీడింగ్ ఉంటుంది ఎక్కడన్నా ఏమన్నా చూసుకోవచ్చు ఇప్పుడు టీవీలాగా అంతా అన్నీ వస్తాయి ప్రతీ ఒకటి వస్తుంది టీవీలో రానేటివి కూడా వస్తాయి కొన్ని యాప్స్ ఉంటాయి గేమ్స్ ఉంటాయి ప్రతీ ఒకటి ఉంటుంది పెద్ద ఫోన్లో వచ్చి కీప్యాడ్లో వచ్చి ఐ ఎఫెక్ట్ తక్కువగా ఉంటుంది ఇక్కడ ఈ ఈ న్యూ ఫోన్స్లో వచ్చి మొబైల్ ఫోన్స్లో లైటింగ్ ఎక్కువుండి ఐ ఐకి బాగా ఎఫెక్ట్ అవుతుంది చిన్న ఫోన్స్లో చూసేదానికేమి ఉండదు కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ కారు ఎవ్వరూ అందరూ బిగ్ ఫోన్స్లో వచ్చి ఇప్పుడు అందరూ దాన్నే గేమ్స్ వల్ల అన్నిటికీ అడిక్ట్ అయిపోతున్నారు దాంట్లో చిన్న ఫోన్స్లో వచ్చి రీఛార్జ్కి కూడా ఛార్జ్ తక్కువే చేస్తారు బిగ్ ఫోన్స్లో వచ్చి వన్ మంత్కి త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది రీఛార్జ్ చేయడం మళ్ళీ బ్యాలెన్స్ అని ఉంటుంది వన్ జీబీ అని నెట్కు నెట్ అని అంతా ఉంటుంది అదే మన కీప్యాడ్స్లో వచ్చి అవి నెట్స్ అవేమీ ఉండవు ఓన్లీ కాల్స్కి ఉంటుంది సెవరల్ సిమ్స్ అనేటివి ఉంటాయి ఐడియా ఎయిర్టెల్ జీయో అలాంటివి చాలా ఉంటాయి ఆ సిమ్స్ అన్నీ వేసి అన్నీ చేస్తూ ఉంటారు ఇప్పుడు కీప్యాడ్స్లో వచ్చి ఓన్లీ కాల్స్ అంతంత మాత్రమే ఉంటుంది ఇప్పుడు మనకు ఈ ఫోన్స్లో వచ్చి మొబైల్ ఫోన్స్లో ఎక్కువచ్చి చాలా యూజెస్ ఉంటాయి ఫోన్పే ఫోన్ చే ఎవడికన్నా మనీ వేయటం కానీ సమ్థింగ్ చాలా అన్ని యూజులుంటాయి ఐ ఎఫెక్ట్ కూడా ఐ ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువుంటుంది మొబైల్స్కి ఎక్కువ అడిక్ట్ అవుతారు